నాకు ఎప్పుడూ ఫుడ్ అంటే చాలా ఇష్టం సౌత్ ఇండియన్ అమ్మాయి పచ్చా శాఖాహారం నాకు రైస్ బీన్స్ బీన్స్ మరియు పప్పుతో చేసే కూరగాయ ఎక్కువ ఇవి మజ్జిగతో చేసే వివిధ రకాల సాంబార్ నిమ్మరసం బంగాళాదుంప కూర దాదాపు అన్ని కూరగాయలు దోస రోటీ మరియు నేను మొక్కజొన్నను ప్రేమిస్తాను ఆలు పరోటా మసాలా దహీ నాన్ పన్నీర్ బట్టర్ మసాలా వంటి ఉత్తర భారత వంటకాలు కూడా నాకు చాలా ఇష్టం అన్నీ పన్నీర్ గ్రేవీలు పానీపూరి గోలగప్ప నా ఆల్ ఐటెం నా ఫెవరెట్ నేను ప్రతిరోజు తినగలను మరియు ఇప్పటికి విసుగు చెందను నేను సైన్ పూరి దహీ పూరి ఆలు చాట్ పావుబాజీ మొదలైన ఇతర చాట్లను ఇష్టపడతాను నాకు స్యాండ్విజ్లు అంటే చాలా ఇష్టం కార్న్ చీజ్ ఆలు బుజియా వెజ్ గ్రిల్ స్యాండ్విజ్లు ఇష్టం కాజు కట్లీ కాజు బాదం పిస్తా రోల్ ఏదైనా మిల్క్ స్వీట్ గులాబ్జామున్ వంటి స్వీట్లు నాకు చాలా ఇష్టం నాకు ఆహారమనేది నా ఆకలిని లేదా ఆకలిని తీర్చడానికి మాత్రమే కాదు అది నేను ఎప్పుడు ధాటి వేయాలని లేదా విస్మరించాలని అనుభూతి మంచి ఆహరం ఆహారం మాత్రమే కాదు అది నాకు సంతృప్తిని ఇస్తుంది ఇది నా చెడు మూడ్ని మార్చగలదు దానికి విరుద్ధంగా చెడు ఆహరం కూడా మంచి మానసిక స్థితిని పాడుచేస్తుంది